నేను నా చిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను నా ఎల్కేజీ నుంచి నా సిక్స్త్ క్లాస్ వరకు నేను సాగర్ రామకృష్ణ విద్యాలయ స్కూల్లో చదువుకున్నాను అక్కడ టీచర్స్కు కూడా నేనంటే చాలా ఇష్టం అలాగే నేను నా సిక్స్త్ తర్వాత నుంచి నేను ఏపీటిపిఎంసిహెచ్ స్కూల్లో జాయిన్ అయ్యాను గౌవర్నమెంట్ స్కూలు అది కూడా చాలా బాగుంటుంది అక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి జాయిన్ అయ్యాను నా సిక్స్త్ టు టెన్త్ స్టాండర్డ్ వరకు అక్కడే చదివాను తర్వాత నేను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇంటర్కి నేను ఎన్ఆర్ఐలో జాయిన్ అయ్యాను ఎన్ఆర్ఐలో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది టెన్త్లో ఏంటంటే నేను నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎవరంటే రిషి అలాగే ప్రియాంక నాగూర్బి అభిరామ్ అలాగే దీపు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అలాగే నాకు నేను ఇంటర్ కొచ్చాక వాళ్లు కా వాళ్లు కాస్త గాయత్రి నందు అమ్ము ద్వారక తేజ ఇలా వీళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్లా అయ్యారు ఆ తర్వాత నేను డిగ్రీ కొచ్చాక ప్రజెంట్ మళ్లీ నేను నా ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టులో వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఎప్పటికీ ఉండే రిషి నాకు ఫస్ట్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు నాకు అయితే నా డిగ్రీ కొచ్చాను ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పటికి నాకు అభినును రిషి ఇప్పటికీ నాతో అలానే ఉన్నారు ఫ్రెండ్స్గా అలాగే ఉన్నారు అలాగే నాకు ఇంటర్లో పరిచయమైన గాయత్రి కూడా ప్రెజెంట్ నాతో అలాగే ఉంది ఇంకా తేజ గాని లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీలో వల్లినూను అలాగే నూరిబేగం వీళ్లిద్దరు కొత్తగా పరిచయమయ్యారు వాళ్లు కూడా నాతో బా ఉంటారు బాగా కలిసి పోయుంటారు నేను నా ప్రతి చిన్నప్పడినుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్కళ్ళు నాతో చాలా బాగా ఉన్నారు నా ఫ్రెండ్స్ ఎప్పుడూ నన్ను నా ట్రస్టు బ్రేక్ చేయకుండా నాతో అలాగే ఉన్నారు నా నేను వాళ్లతో ఉండడం నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఇప్పటికీ కూడా నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను వాళ్లు ప్రతి ఒక్కళ్ళు నన్ను బాగా చూసుకుంటారు ఇప్పుడు సపోజ్ ఎప్పుడన్న వెళ్ళిన సరే నన్ను బాగా చూసుకుంటారు అలాగే మా పేరెంట్స్ కానీ మా అక్క చెల్లెలు కానీ ప్రతి ఒక్కళ్ళు నాతో బాగుంటారు నాకు వచ్చేసరికి ఇద్దరు చెల్లెలు ఉన్నారు ముగ్గురు చెల్లెలు ఉన్నారు ఇద్దరు మరదలున్నారు ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు అలాగే ఒక అన్నయ్య ఉన్నాడు సో నేను వాళ్లతో చాలా హ్యాపీగా ఉంటున్నాను నాకు వాళ్ళ అంటే చాలా ఇష్టం నాకు మా ఫ్యామిలీ అంటే అంత ఇష్టం అలాగే వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు